నమస్కారం అండి మేస్త్రి గారు కాంపౌండ్ వాల్ కట్టాలండి మాకు అదేనండి ఒక వారం అనుకున్నాం వారంలో కట్టాలి మాకు చుట్టూరు కట్టాలండి కాంట్రాక్ట్కి ఇస్తానండి నేను అంటే మాది రెండు రెండు సెంట్ల స్థలమండి చుట్టూర ఐదు అడుగులు కట్టాలి ఇటుక ఎంత పడుతుందండి మట్టి ఇటుకే చేసేయండి

నాగార్జున

సరే అండి అంటే ఇప్పుడు మీరు ఇటుక్కు రెండు వరసలు కడతారా ఒక వరుస కడతారా ఒక వరసే కట్టండి బడ్జెట్ తక్కువ ఉంది అందుకు కొంచెం బలంగా కట్టండి మధ్య మధ్యలో స్థంభాలేసి కట్టండీ మొత్తం కాంట్రాక్ట్ పరంగా బడ్జెట్ ఎంత అవుతుందండి అంత అమౌంట్ చెప్తున్నారేంటండి బాబూ ప్రహరీ గోడకే కదా నేను అడిగింది ఇల్లు కట్టిందే మీరు కదా ప్రహరీ గోడక్కూడా అంత తీసేసుకుంటారా రోజుకి వెయ్యా పన్నెండు వందలు చెప్తున్నారా మీరు ఇల్లు కట్టింది మీరే కాబట్టి కొంచెం అటు ఇటు చూసుకుని రేటు మరి మీరే చెప్పండి సరే అండి అయితే ఓకే అండి ఒక మంచి రోజు చూసుకుని చెప్తానండి ఓకే